వైయస్సార్ రైతు భరోసా పథకం ఈ పథకం రైతులకు వారి వ్యవసాయ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది ఇది రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి మరియు జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి దోహద పడుతుంది వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఈ పథకం జిల్లాలోని పేదలు మరియు అనాగరిక ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని అందిస్తుంది జిల్లాలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మరియు వైద్య ఖర్చుల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఇది దోహదపడుతుంది పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వం గణనీయమైన ప్రగతి సాధించింది అయితే ఇంకా పూర్తి చేయాల్సిన పని ఉంది ప్రభుత్వం మౌలిక సదుపాయాలు విద్యా మరియు ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి ఇది తన సేవల సామ్రాజ్యాన్ని మరియు పారదర్శకతను మెరుగుపరచడం కూడా అవసరం నిరంతర కృషితో పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుంది